నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పజ్జెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు పద్మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు